నమస్తే సార్ నా పేరు అనీల్ కుమార్ మన తెలుగు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ గురించి మాట్లాడదామని చెప్పేసి ఇట్లా కాల్ చేస్తున్నాము మన దగ్గర రవాణాాలు రవాణాాలు మన బస్ బస్సు గురించి మాట్లాడుకున్నా బస్ తీసుకుంటే ఇప్పుడు నవేడేస్ అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఫ్రీ టికెట్ పెట్టేసి స్త్రీలను ఎక్కువగా ఎక్కిస్తున్నారు కానీ బస్సులు ఏమో తక్కువ ఉన్నాయి జనాభా ఏమో ఎక్కువగా ఉండటం వల్ల చాలా రద్దీ రద్దీ అయ్యి చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు సో కావున తెలంగాణలో ఉన్న మరి రవాణా వ్యవస్థ తొందరగా డెవలప్ చెందితే ఆటోమేటిక్గా డెవలప్ చెందితే ఎంతగానో అభివృద్ధి చెందినట్టుగా అనిపిస్తది సార్ మన మన అ రవాణ వచ్చేసరికి రోడ్ ర రవాణా ఇప్పుడు ఇలా ట్యాక్స్లు కూడా చాలామంది ట్యాక్స్లు కట్టించుకుంటున్నారు కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ అనేది మనకి కనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు తీసుకుంటే అన్ని ఘాట్ రోడ్లు గుంట రోడ్లు గుంటలు ఉండటం వల్ల గుంటలు ఇట్లా ఉండటం వల్ల చాలా వెహికల్స్ కూడా చాలా బాడీస్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి సో అందువల్ల దానివల్ల మీరు వెంటనే క్షణమే రోడ్డు రవాణా గురించి చర్య తీసుకోవాలని తీసుకుంటూ ఆ రోడ్డు రవాణా వ్యవస్థను త్వరగా డెవలప్ చే చెంది త్వరగా డెవలప్ చేయటం వల్ల చాలా బాగుపడుతుంది సో ప్రతీ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు బైక్స్ వాడుతున్నారు నా వీడియోస్ బైస్కిల్స్ వాడుతున్నారు బైక్స్ వాడుతున్నారు కారులో వాడుతున్నారు ఆటోలో వాడుతున్నారు ఇలా చాలా వెహికల్స్ వాడుతున్నారు కానీ ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అవుతున్నాయి వీటన్నింటినీ కారను రోడ్ రవాణా సంస్థ సో రోడ్ రవాణా సంస్థ ఎంత తొందరగా రోడ్లు ట్యాక్స్లు కట్టించుకోవడంని తక్కువ కట్టించుకొని రోడ్లు తొందరగా ఎంత తొందరగా అంతగా రోడ్లు వేసేస్తే అంత తొందరగా వెహికల్స్ కానీ ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉంటాయి అప్పుడే మన తెలంగాణ రోడ్ రవాణ సంస్థ బాగుపడుతుంది